హలో డాక్టర్ గారు మ్యాడమ్ ఏంటంటే మొన్న నేను స్కానింగ్ తీపించుకున్నాను కదా మ్యాడమ్ దాని రిపోర్ట్స్ ఏమని వచ్చినాయి మ్యాడమ్ అవునా మ్యాడమ్ అవునా మ్యాడమ్ ఇప్పుడు అది క్యూర్ అవ్వాలంటే ఏమి చేయాలి మ్యాడమ్ అంటే ఇప్పుడు ఏమన్న సర్జరీ లాంటిది ఏమన్న చేయాలా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అప్పుడు మొన్న మీరు అన్నారు కదా కిడ్నీలో రాళ్ళు పడినాయని చెప్పి ఇప్పుడు దాన్ని స్కానింగ్ కూడా వచ్చింది అన్నారు కదా మరి దానికి ఏమైంది ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ మరి ఇప్పుడు దానికి సర్జరీ అవసరం లేదు కదా డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ నేను మళ్ళీ హాస్పిటల్కి రావాలా డాక్టర్ రిపోర్ట్స్ తీసుకు వెళ్ళడానికి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్